సార్ నా మొబైల్కి సార్ మార్నింగ్ మా నా మొబైల్ కిందపడి గ్లాస్ పగిలింది సార్ ఇదీ పైనున్న టెంపర్ గ్లాస్ పగిలిందో లేతే లోపలున్నా డిస్ప్లే పగిలిందో అర్థమవుటలేదు సార్ పోనీ సండే ఇలా ఇలా అవుతుందని కొంచెం సేపు వస్తుంది కొంచెంసేపు రావట్లేదు సార్ అదీ గ్లాసూ అవును సార్ కొంచెం బ్ల్యాకు అనిపిస్తే ఏం కనపియట్ లేదు సార్ స్క్రీన్ ఏమీ కనప కనపడటలేదు

అంటే మా మొబైలూ వన్ ప్లస్ ఇక్కడే లాస్ట్ మంత్ తీసుకున్నా సార్ తెలిసినవాళ్ళనీ లేదు సార్ అవును సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఓకే సార్ పంపిస్తాయి ఇవీ ఓకే సార్ పంపిస్తా అదే నా మోడలేమో వన్ ప్లస్ నార్త్ సిఈ టూ సార్ నార్త్ సిఈ టూ సార్ ఉందా ఆ గ్లాసు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్ నార్డ్ సిఈ టూ ఓకే సార్ ఓకే సార్ చేస్తాం సార్ ఇంకొకటిది దీనికీ ఇన్సురెన్స్ కూడా ఉంది సార్ ఇన్సురెన్స్ క్లెయిమ్ ఏమన్నా వస్తుందా మీ షాపులో ఓకే సార్ ఏమో నా చూసి చూసి చెప్తాం సార్ వారంటీ కా కార్డు లోపల ఇంట్లో లోపల ఉంది చూసి చెప్తాం మీకూ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ